నేను ఒకసారి నా స్నేహితురాలికి ఒక తోట నాటడంలో సహాయం చేశాను ఆమెకు తోట పనిలోని ఎటువంటి అనుభవం అనేది లేదు కాబట్టి నేను ఆమెకు కొన్ని ప్రాథమిక సలహాలు ఇచ్చాను మీకు తోటకు సరైన ప్రదేశాన్ని ఎంచుకోమని చెప్పాను తోటకు సరైన ప్రదేశం పుష్పలంగా సూర్య రష్మీ పొందేది మరియు మంచి నీటి పారుదలను కలిగి ఉండేది మీ తోటలో ఏమి పెంచాలనుకుంటున్నారో నేను ముందుగానే చే అడిగాను మీరు ఏ రకమైన మొక్కలను పెంచాలనుకుంటున్నారో ఆలోచించండి మరి వాటి కోసం సరైన పరిస్థితిని అందించగలమా నిధి నేను నిర్దించాను మీ మొక్కలను సరైన విధంగా నాటాలి అని చెప్పాను మీ మొక్కలను సరైన లోతులో మరి సరైన పరిస్థితిలో నాటడం అనేది చాలా ముఖ్యం మొక్కలను సరైన విధంగా నీరు పెట్టాలి మొక్కలకు తగినంత నీరు లభించడం ముఖ్యం కానీ వాటిని ఎక్కువగా నీరు పెట్టకూడదు మీ మొక్క మొక్కలను సరైన విధంగా ఎరువు చేయడం మొక్కలకు మంచి పోషకాలు అందించడం ముఖ్యం నా స్నేహితురాలు నా సలహాలను అనుసరించి మరి ఆమె తోట అద్భుతంగా మారింది ఆమె చాలా సంతోషించింది మరి ఆమె తోట పనిని ఆనందిస్తుంది ఇప్పుడు కొన్ని అదనపులు ఉంటాయి మీ తోటను ముందుస్త ముందుస్తుగా ప్లాన్ చేసుకోవాలి మొక్కలను ఎక్కడ ఉంచాలో మరి వాటి మధ్య ఎంత స్థలాన్ని కేటాయించుకుంటారో మనం తెలుసుకోవాలి మీ కోట మీ తోటను క్రమం తప్పకుండా కత్తిరించాలి మొక్కలను ఆరోగ్యంగా మరియు పుష్పించేలా ఉంచడానికి క్రమం తప్పకుండా కత్తిరించడం ముఖ్యం తోటలోని తెగుళ్ళు మరి వ్యాధులను నివహరించడం మీ తోటను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం మరియు ఏవైనా సమస్యలు త్వరగా గుర్తించి చికిత్స చేయాలి తోట పని ఒక ఆనందకరమైన మరియు బహుమతిగా ఉండే అనుభవం